వార్తలను అనుసరించమని మీరు యువతరాన్ని ప్రోత్సహిస్తారా వార్తలను అనుసరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి నేను వార్తలను అనుసరించమని యువతను యువతరాన్ని ప్రోత్సహిస్తాను ఇస్తాను ఎందుకంటే ఏం జరుగుతున్నాయో తెలుస్తాయి వార్తలు చూడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే ప్రతీవ్యక్తి మరియు సమాజంలో సమాచార ప్రవాహం సరైన మార్గంగా సంచలనం కలుగుతుంది వార్తలు మనకు మార్గదర్శనం సమాచారం నుండి మన పరిజ్ఞానం నుండి మన మార్గాలను సరిపడించడం మరియు సమాజంలో పరిస్థితులను గుర్తించడం మొదట ప్రయత్నం ఇది సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవహారిక మరియు సాంస్కృతిక పరిస్థితులను గుర్తించుకోవటంతో అనేక లాభాలు సాధించేందుకు సహాయకం అవుతుంది ప్రసార సంస్థలు మరియు సోషల్ మీడియా ప్రవృత్తులు మరియు వార్తల సమీక్షకులు వార్తలను మరియు వ్యాఖ్యానిస్తారు కొత్త సమాచారంతో వార్త చిత్రాలు అధ్యయనం చేసి నిర్ణయాలు చేస్తారు కొన్ని సామాజిక వార్తలు చర్చలు ప్రేర ప్రేరణాత్మక పరిస్థితులు వార్తల్లో టీవీ నైన్ చూడడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది టీవీ నైన్ అనేది ఒక భారతీయ న్యూస్ ఛానల్లో ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇది తెలుగు భాషలో ప్రసారం కావడంతో తెలుగు జనాభాలో చాలా ప్రియమైన ఛానల్ ఒకటి ఇది ప్రస్తుతం ప్రజలకు ప్రసారమైన న్యూస్ బిజినెస్ వ్యాపారం కూడా రాజకీయాలు గురించి తెలుస్తుంది సాంకేతిక సమాచారం కూడా తెలుస్తుంది రాజకీయ పార్టీ ప్రసారం సినిమా వ్యవహార సమాచారం రాజకీయ సమాచారం ఆరోగ్య సమాచారం ఇలాంటివి చాలా తెలుస్తాయి మరియు అన్నీ ఇతర ప్రకారాలు చూపిస్తుంది ఈ ఛానల్ ఉన్నాయి ఈ ఛానల్లో ఉన్న ప్రతి భాగం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే సాక్షీ టీవీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది భారతీయ న్యూస్ ఛానల్లో ఇది కూడా ఒకటి ఇది తెలుగు భాషలో ప్రసారం కావడంతో తెలుగు జనాభాలో చాలా ప్రియమైన ఛానల్లో ఒకటి ఇది ప్రస్తుతం ప్రజలకు ప్రసారమైన న్యూస్ బిజినెస్ వ్యాపారం కూడా రాజకీయాలు సాంకేతిక సమాచారం రాజకీయ పార్టీ ప్రచారం సినిమా వ్యవహారం సమాచారం కనిస్తుంది